నేను గర్వించే విషయాలు చాలా ఉన్నాయి కానీ అందులో ముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో నేను ఒక స్పోర్ట్స్ సెక్రెటరీగా స్టార్ట్ అయినపుడు స్పోర్ట్స్ సెక్రెటరీగా నేనొక ఫ్రెషర్గా అక్కడ కాలేజీలో నేను నామినేషన్ వేసినప్పుడు నాకంటే సీనియర్ అతను పీహెచ్డీ అయిన ఆయన రెండు సంవత్సరాల రెండు టర్ములు ఆల్రెడీ నేను చె చేసి మూడో సారి ఆయనేసాడు అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ సీనియర్స్ అందరూ వచ్చి నువు నెగ్గలేవురా ఏం చేయలేవు ఆయన బాగా ఎక్స్పీరియన్స్ అందరూ ఆయనకే ఓట్లు వేస్తారు అని చెప్పారు కానీ నేను చాలా సీరియస్గా తీసుకుని దాని కాంపైనింగ్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళ చేత ఓట్లు ఓట్లు వేయించి నేనే నెగ్గాను అప్పుడు అందరు షాక్ అయ్యారు ఏంటి ఎట్లా ఎట్లా నెగ్గాడు వీడు అసలే అని ఒక నాలుగొందల మందికి నేను చాలా కష్టపడి కాంపైనింగ్ చేసాను కాంపైనింగ్ చేయడంతో నేను స్పోర్ట్స్ సెక్రటరీ ఫస్ట్ ఇయర్లోనే స్పోర్ట్స్ సెక్రటరీ ఒక పీహెచ్డీ హాస్టల్కి అయ్యాను అలాగా అయినందుకు చాలా మంది నన్ను మెచ్చుకున్నారు అసలు ఎట్లారా ఇట్లి మా వల్ల కూడా కాలేదు మా ఇయర్ టర్ముల్లో కూడా మేము అప్లై చేసాము కానీ చాలా మంది వచ్చి మాతో మాట్లాడి దించేసారు కానీ నువ్వు బాగా చేసావు అని నన్ను బాగా చేసారు ఆ సంవత్సరం ఏమైందంటే ఆ సంవత్సరం గేమ్స్ పోటీల్లో నేను అప్పుడే అథ్లెటిక్స్ టీంలో ఉండడం వల్ల నేను ట్రిపుల్ జంపు నాకు అసలు తెలియదు ట్రిపుల్ జంప్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అప్పటికప్పుడు సీనియరు కోచ్ వీళ్ళందరూ ట్రిపుల్ జంప్ అంటే ఇలా చెయ్యాలి అని అప్పుడు నాకు చూపిచ్చినప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కొంచెం బాగా వచ్చానని వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు ఆ ఫోర్త్ ఇయర్ సీనియర్ అన్న ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి గోల్డ్ మెడల్ కొడతూ ఉన్నాడు ఆ అన్న ఇంకా కాంపిటీషన్ నాకు ఎవరు లేరే అన్నట్టు ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను ఏం చేసానంటే నాకు ఇప్పుడు సడన్గా నేను ఫాస్ట్గా రన్అప్ చేసి ఆ స్టెప్స్ నేను వేయగానే అన్న మీద నాకు ఎక్కువ రావడంతో అందరూ షాక్ అయ్యారు అసలే ఒక ఫ్రెషర్ అయ్యుండి ఇలాగా ఎలా చేసాడు ముందేమన్నా ట్రైనింగ్ తీసుకున్నావా అని వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు కానీ నేను ఏ ట్రైనింగ్ తీలేదు ఇన్స్టెంట్గా అలాగా అప్పుడుకప్పుడు చేసేసాను అప్పుడు వాళ్ళందరూ షాక్ అయిన తర్వాత నాకు దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చినప్పటికీ నేను ఎంతో సంతోషించాను వాళ్ళు కూడా నన్ను ఎంతో చాలా బాగా చేసావు సడన్గా ఇలాగా ఎవరికీ రాదు అని నన్ను ఎంతో ప్రోత్సహించారు అలాగే కావడంతో ఆ ఇయర్లో నేను స్పోర్ట్స్ సెక్రటరీగా ఉండటం వల్ల నా ఇయర్లో ఎప్పుడూ ఏ ఫ్రెషర్కి ఏ ఫ్రెషీ సెక్రటరీకి అలాగా అన్ని గోల్డ్ మెడల్ రాలేదు క్రికెట్లో అలాగే ఫుట్బాల్లో బాస్కెట్బాల్లో ఇలాగా హాకీలో ఈ వీటి నాలుగిటిలో గోల్డ్ మెడల్ వచ్చినవి ఓవరాల్ ఛాంపియన్షిప్లో మేము థర్డ్ పొజిషన్లో ఉన్నామని అందరూ అసలు ఎట్లా ఒక ఫ్రెషీ హాస్టల్ అయ్యుండి ఫ్రెషీ సెక్రటరీ అయ్యుండి ఇలాగ ఎలా చేసావని అందరూ నన్ను ఎంతో మెచ్చుకున్నారు అప్పడినుంచి మా ఫ్రెండ్స్ అందరూ నాకు బాగా చేస్తున్నాడు వీడు అని నన్ను ఎంతో ప్రోత్సహించారు ఇలాగ నేను ఫస్ట్ ఇయర్లో కాలేజ్ ఆయన ఉన్నప్పుడు నా ఫస్ట్ ఇయర్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఎంతో బాగా చేసాను